నేను ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియం చదవటం వలన తెలుగు సరిగా రాకపోవటం వలన నేను తెలుగు మాట్లడడానికి చాలా ఇబ్బంది పడ్డాను కొద్ది కాలంగా మా చుట్టు ఉన్న ఫ్రెండ్స్తో స్నేహితులతో కుటుంబసభ్యులతో ఎక్కువగా అలా మాట్లాడుతు ఉండటంవలన నాకు తెలుగు అనేది అలవాటు అయ్యింది అయితే నాకు తెలుగు రాయటం కూడా చాలా ఇబ్బంది పడేవాడిని ఈ తెలుగు రాయటం నేను యూట్యూబ్ ద్వారా చూడడం ద్వారా నేను నేర్చుకున్నాను అదే విధంగా మా స్కూల్లో ఉన్న టీచర్స్ దగ్గర కొంచము ఈ తెలుగు రాయటం అనేది నేర్చుకోవటం వలన ఇప్పుడు కాస్త తెలుగు రాయగలుగుతున్నాను ఒకప్పుడు అయితే రాయడానికి చాలా ఇబ్బందిపడ్డాను మాట్లాడడం కూడా చాలా ఇబ్బందులు పడి మాట్లాడుతు నేర్చుకున్నాను తెలుగు అయితే ఇప్పుడు అనర్కలంగా తెలుగు రాయగలను మరియు మాట్లాడగలను